నమస్తే అండి మొబైల్ షాపేనాండి రెడ్మీ మొబైల్ ఎంత పడుతుందండి ఇరవై వేలాండి ర్యామ్ ఎంతుంటుందండి స్టాక్ ఏమైనా ఉందా అండి ఫైవ్ జి ఫోను ఫోర్ జి ఫోన్లు ఏమైనా దొరుకుతాయా ఎంత పడుతుందండి ఫైవ్ జి చూపించ్చండి ఓక సారి ఓక సారి చూపించ్చండి ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయాండి ఇంకా రెడ్మీ కావాలి ఫైవ్ జిలో కావాలండి ఎంత పడుతుందండి వేసేయండి ఎంతైనా పర్లేదండి ఫైవ్ జి కావాలి కెమెరా క్వాలిటీ అయితే ఎలా ఉంటుందండి బాగానే ఉంటుందా